హలో ఇది పర్వార్ రెస్టారెంటేనా అండి మేము కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నామండి అవునండి చికెన్ బిర్యానీ మటన్ పులావ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మిర్చి గసాలు కూడా కావాలండి అంతేకాకుండా ఇంకా గులాబ్ జామ్ కద్దూ కా ఖీర్ ఫిష్ ఫ్రై కూడా అండీ మా అడ్రస్ వచ్చేసి నేరేణ్మిట్ క్రాస్ రోడ్ సరే అండి ఓకే థ్యాంక్ యూ అండి